రావులపాలెం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్లో కోనసీనమ అంబేద్కర్ జిల్లాలో ఉంది మరియు దాని చుట్టూ పచ్చదనం మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి రావులపాలెంలో ఉన్న కోనసీమ ప్రాంతం సుందరమైన బీచ్చులు కొబ్బరి తోటలుమరియు వరి పొలాలతో ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు మరియు ఆచారాలతో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది రావులపాలెం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక దేవాలయాలు మరియు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి ఇవి ఈ ప్రాంతం యొక్క గతాన్ని గుర్తు చేస్తాయి రావులపాలెంలో నివసించే వ్యక్తులు తరచుగా సంఘాన్ని సన్నిహితంగా మరియు స్నేహాపూర్వకంగా వర్ణిస్తారు నివాసితులు తమ వ్యవ వ్యస్థ వ్యస్థలం గురించి గర్వపడతారు మరియు సందర్శకులను స్వాగతించడానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ వంటకాలు దాని కారణంగా మరియు రుచికి ప్రసిద్ధిచెందాయి రావులపాలెం మినహాయింపు కాదు అనేక స్థానిక రెస్టారెంట్లు మరియు స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రా చికెన్ కర్రీ గోంగూర ఊరగాయ మరియు పచ్చిపులుసును వంటి సాంప్రాదాయ వంటకాలను ప్రయత్నించవచ్చు మొత్తం మీద రావులపాలెం అందరికీ అందించే ఏదో ఒక మనోహరమైన మరియు ఉత్సాహాభరతమైన ప్రదేశంగా ఉంటుంది రావులపాలెం అద్భుతమైన కోనసీమ ప్రాంతానికి ప్రవేశ స్థానంగా పని చేస్తుంది తరచుగా కేరళ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మరియు సుందరమైన కొబ్బరి తోటలతో ఉప్పాడ బీచ్ మరియు మండపేట బీచ్ ఈ ప్రాంతం పచ్చదనంతో నిండి ఉంటుంది రావులపాలెం యొక్క సస్యశ్యామలమైన ప్రకృతి దృశ్యం విశాలమైన వరి ప్ర పొలాలతో నిండి ఉంది నిర్మలమైన మరియు సుందరమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది ఈ క్షేత్రాలు దృశ్య పరంగా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ శ్రేయస్సుకు దోహదం చేస్తాయ్ రావులపాలెం మరియు దాని పరిసర ప్రాంతాలు చారిత్రాత్మక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి మీరు జగన్మోహిని కేశవా వంటి పురాతన దేవాలయాలను సందర్శించవచ్చు స్వామి ఆలయం మరియు శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ప్రతి ఒక్కటి స్థానిక సాంప్రదాయాలు మరియు నిర్మాణ అద్భుతాలతో నిండి ఉన్నాయి రావులపాలెం ప్రజలు ఏడాది పొడవునా అనేక పండుగలను జరుపుకుంటారు ప్రతి ఒక్కటి దాని ప్రత్యేకత సంప్రదాయాలు మరియు ఉత్సాహంతో కొన్ని ముఖ్యమైన వాటిగా ఉగాది సంక్రాంతి మరియు దసరా ఉన్నాయి ఇక్కడ పట్టణం సంగీతంతో సహజీవనంగా ఉంటుంది నృత్యం మరియు సంతోషకరమైన వేడుకలు ఉంటాయి రావులపాలెం సందడిగా ఉండే అరటి మార్కెట్లు ప్రసిద్ధి చెందింది ఇక్కడ మీరు చుట్టుపక్కల కోనసీమ నుండి అనేక రకాల తాజా మరియు రుచికర అరటి పండ్లను కొనుగొనవచ్చు ఇది స్థానిక వ్యవసాయ వ్యాపారన్ని అనుభవించడానికి మరియు రుచికరమైన పండ్లను ఆస్వాదించడానికి ఒక శక్తివంతవంతమైన ప్రదేశం